పుస్తక కవర్ను చూసి పుస్తకాన్ని అంచనా వేయడం సమాజమే కానీ చాలామంది ముఖ్యంగా కొత్త పుస్తకాలను చదవాలనుకునేవారు ముందుగా పుస్తక కవర్ను గమనిస్తారు అందమైన డిజైన్ ఆకర్షణీయమైన టైటిల్ మరియు ఆసక్తికరమైన చిత్రాలు ఒక పుస్తకం గురించి మంచి అభిప్రాయాన్ని కలిగించేలా వస్తాయి కానీ ఇది ఎప్పుడూ నిజమైన పుస్తకం అనుభవాన్ని ప్రతిబింబించడానికి అనుభవం చేయబోతుంది అసలు పుస్తక కవర్ మంచి స్థాయిలో డిజైన్ చేయబడితే అది మరింత మంది చదవాలని అనిపించేలా ఉంటుంది ప్రచురణ కర్తలు ఈ అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిగణిస్తారు కొన్ని పుస్తకాల కవర్లు వాటి అసలైన కంటెంట్ను తప్పుగా ప్రతిబింబించేలా ఉండచ్చు ఉదాహరణకు కొన్ని సీరియల్ కొన్ని సీరియల్ లిటరేచర్ పుస్తకాలు ఫన్నీ లేదా మోడ్రన్ డిజైన్లతో ఉంది కానీ సరైన పాఠకులకు ఆకర్షించకపోవచ్చు అదేవిధంగా కొన్ని అద్భుతమైన కథలు కదలి కలిగిన పుస్తకాలు నాశీరకమైన కవర్లు ఉండవచ్చు దానివల్ల మంచి పుస్తకం చదివే అవకాశం కోల్పోతాము అలాగే పుస్తక కవర్ని చూసి ఒకసారి అంచనా వేసి తర్వాత చదివినా తర్వాత వేరే అభిప్రాయం ఏర్పడిన సందర్భాలు చాలా ఉంటాయి కొన్నిసార్లు చాలా మంది అందమైన కవర్ ఉన్న పుస్తకం లోపల నిరాశపరిచేలా ఉంటుంది అలాగే సాాదా సీదా డిజైన్ ఉన్న పుస్తకం నిజంగా గొప్పగా కంటెంట్ కలిగి ఉండచ్చు ఇది చాలామంది పాఠకులకు ఎదురయ్యే అనుభవమే కొన్నిసార్లు పుస్తక కవర్లు మార్కెటింగ్ వ్యూహాలో ప్రకారం రూపొందించబడతాయి ప్రత్యేకంగా బెస్ట్ సెల్లర్ కావల్ కావాలనుకున్న పుస్తకాలకు ఆకర్షణీయమైన కవర్లు ఉండడం సహజం కానీ అందమైన కవర్లు ఉన్న ప్రతి పుస్తకము గొప్పదని అనుకోవడం పొరపాటే కొన్నిసార్లు పాఠకుల పుస్తకాన్ని పూర్తిగా చదివిన తర్వాత అసలు కంటెంట్ అద్భుతమైనదని తెలుసుకుంటారు కానీ కవర్ కారణంగా మొదట్లో ఆసక్తి చూపకపోవచ్చు ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే పుస్తక కవర్లను వివి విభిన్న సంస్కృతిక మరియు భాషా ప్రభావాలను కూడా కలిసి ఉంటాయి అదే ఒక ఉన్న రెండు పుస్తకాలను తీసుకుంటే వాటి కవర్లు పూర్తిగా విభిన్ భిన్నంగా ఉ ఉంటాయి కొన్ని దేశాల పుస్తకాలు కొన్ని ప్రత్యేకతమైన కవర్లు డిజైన్లు చేయబడతాయి ఎందుకంటే అక్కడి పాఠకులకు అభిరుచులు భిన్నంగా ఉంటాయి ఈ కవర్లు ప్రభావం కొన్నిసార్లు సమాజపు మానసికతపై ఆధారపడి ఉంటుంది కొన్ని పుస్తకాలు ప్రాచుర్యం పొందేందుకు అత్యంగా ఆకర్షణీయమైన డిజైన్లను ఉపయోగిస్తారు అయితే అవి నిజంగా చదవడానికి అర్హులేనా అనే సందేహం ఉంటుంది పాఠకులకు ఎక్కువ ప్రభావం చూపించేందుకు కొన్ని పుస్తక కవర్లు కొన్ని ప్రముఖ వ్యక్తులు సమీక్షలకు అవార్డు గుర్తింపులను ప్రదర్శిస్తారు కానీ ఇవన్నీ పుస్తకం లోపలున్న అసలైన విషయాలను సూచించవచ్చు లేదా సూచించకపోవచ్చు కొన్నిసార్లు పుస్తకాన్ని చదివిన తర్వాత మాత్రమే దాని విలువ తెలుస్తుంది ఉదాహరణకు కొన్నిసార్లు నవలలు మొదట్లో తక్కువ ప్రాచుర్యం పొందుతాయి కానీ కాలక్రమేణా గొప్ప సాహిత్య కృత్యాలు గురించి పొందుతాయి వాటి ప్రారంభ కవర్లు ఆకర్షణీయంగా లేకపోవచ్చు కానీ వాటి కంటెంట్ అమోఘంగా ఉంటుంది ఇదేవిధంగా కొన్ని అద్భుతమైన సైన్స్ ఫిక్షన్ లేదా మిస్టరీ నవలలు బాహ్యంగా చాలా నిష్టభంగా కనిపించే కవర్లతో మార్కెట్లో వచ్చిన వాటి కథ విధనా విధానాన్ని ఉండే అవకాశం ఉంది మొత్తంగా పుస్తక కవర్ను బట్టి పుస్తకాన్ని అంచనా వేయడం సమాజమైనప్పటికీ అది ఖచ్చితంగా సరైన నిర్ణయం కాదు పుస్తక కవర్ ఒక మొదటి అభిప్రాయాన్ని కలిగించడంలో సహాయపడుతుందేమో కానీ అసలు కథ రచయిత యొక్క శైలి మరి పుస్తకంలో వ్యక్తిపరచిన భావాలు పూర్తిగా చదివిన తర్వాత అర్థమవుతాయి కనుక కేవలం కవర్ను బట్టి పుస్తకాన్ని అంచనా వేసే వాడుకను తగ్గించడం మంచిది అనేక అద్భుతమైన పుస్తకాలు తమ అసలు విలువను కవర్ ద్వార తెలుపలేకపోవచ్చు కానీ వాటి కథలు మన జీవితాన్ని మార్చగలిగే శక్తిని కలిగి ఉంటుంది